నాకు ప్రేరణ చాలామంది నుండి లభించింది కానీ నాకు నృత్యం అంటే చాలా ఇష్టం నృత్యం చేయడం అంటే నాకొక ఆనందం నృత్యాన్ని నేనెప్పుడూ వదులుకోవాలనుకోను నృత్యం అనేది నా జీవితంలో ఒక భాగంగా నేను భావిస్తాను నృత్యం అనేది మన మన కళ దానిని మనం ఎప్పుడూ వదులుకోకూడదు నృత్యం అనేది అందరికీ వచ్చే కళ కాదు అలాంటి కళ మనకు ల వచ్చిందంటే దానిని మనం చిన్న చూపుగా చూడకూడదు అది మనం భావించి దానిని గౌరవించి మనం మన నృత్యం చేయడాన్ని ఎప్పుడు ఆపకుండా ఉండాలి నృత్యాన్ని రోజువారీగా ప్రయత్నిస్తూ ఉండండి అలా అయితే నృత్యం నేర్చుకోవడం చాలా సులువు